నమస్తే మేడమ్ ఆ రండి ఏం కావాలి అవునా చెప్పండి మేడమ్ ఏం కావాలో నన్ను రాసుకోమంటారా నన్ను ఆ సరేనండి మరీ ఇంటికి పంపించటానికి మా డెలివరీ బా అబ్బాయికి కొద్దిగా ఖర్చవుతుంది డబ్బులు ఇవ్వాలి మరి అంటే ఇప్పుడు ట్యాక్స్ గట్రా పడుతుంది కదా అందుకనే సరేనండి ఎప్పటికి పంపించాలండి ఎప్పటికి పంపించమంటారు అండి సరేనండి అయితే సరే చెప్పండి మేడమ్ మీకు ఏం కావాలో కేజీ మినప్పప్పు ఇంకా రెండు కేజీల కందిపప్పు ఇంకా ఐదు కేజీలు ఇడ్లీ రవ్వ ఇంకా అండి పంచదార ఒక కేజీ

టీ పొడి ఒక అర కేజీ సరే మేడమ్ పేస్ట్లు సబ్బులు అలాంటివి ఏమన్నా ఇవ్వమంటారా సాల్టా ప్లెయినా అండి సబ్బులు ఏమి ఇవ్వమంటారు సరే అదీ క్లినిక్ ప్లస్సు షాంపూ మీద ఆఫర్ ఉంది బాటిల్ కొంటే షాంపూ ఫ్రీ ఇస్తున్నారు విడిగా ప్యాకెట్సు అలా ఎన్ని ఇవ్వమంటారు ఓకే ఎన్ని గ్రాములది వెయ్యమంటారు అండి నూనె ప్యాకెట్లు బియ్యం అలా ఏమన్నా కావాలా ఎన్ని ఎన్ని వెయ్యమంటారు బియ్యం అలా ఏమన్నా కావాలా మషాలా సరుకుల మీద కొంచెం డిస్కౌంట్ ఉన్నది అలాంటి ఏమన్నా ఇవ్వమంటారా ఆ అవునండి పొడులు కూడా కొత్తగా వచ్చాయి ఆచి ఆ ఆశీర్వాద్ లాంటివి వచ్చాయి సరే తర్వాత మ్యామ్ గులాబ్ జామూ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉన్నాయి అవి ఏమన్నా ఇవ్వమంటారా సరే మేడమ్ ఇంకేమన్నా కావాలా మేడమ్ డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తారా మీరు తర్వాతన ఫోన్పే ఏమన్నా చేస్తారా అలాగే అండి సరే మేడమ్ అయితే మీ మీ ఇంటికి మా అబ్బాయి మా డెలివరీ బాయ్ మీ ఇంటికి అన్నీ సరుకులు తప్పకుండా తీసుకవస్తారు ఒక గంటలో సరే మేడమ్ ధన్యవాదాలు